హలో నమస్కారమండి నమస్కారమండి మీకు స్కూల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ ఏ స్కీమ్స్ తీసుకొచ్చింది దాని గురించి కొంచెం చెప్తారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీకు స్కూల్లో ఎలాంటి స్కీమ్స్ తీసుకొచ్చింది

అవునా అండి సరే అండి ఇంకా మాకైతే డిగ్రీ కోచ్కి సిక్స్ ఇయర్స్ ఉంటే హాఫ్ పేమెంట్ ఇస్తారు ఆర్టిసిలో మాకు పెన్షన్ ఇస్తారు పెన్షన్ అంటే దాదాపు ఐదు వందల నుంచి రెండు వేలు పెంచుకుంటా వెళ్ళిపోయారు నేను తెలె

అవునా అండి అవునా అండి మరి ఈ పీజీ వాళ్ళకు అంత ఉందండి మరి ల్యాబ్స్ టచ్ ట్యాబ్స్ అలాంటివి ఏమన్నా ఇస్తున్నారా అండి ఓకే ఈ నోట్బుక్స్ కానీ ఓకే అండి ఓకే అండి అర్థమయ్యింది మాకు కూడా వెళ్ళేటప్పుడు ఇలాంటివి ఇస్తూ ఉండేవారు కానీ మాకంటే మీకు కొన్ని స్కిల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అప్పుడు ట్యాబ్స్ మాకప్పుడైతే అవన్నీ ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడిస్తున్నారు ఓకే అండి

ఓకే ఓకే మాకైతే ఈ పెన్షన్స్ ఆ పెన్షన్ వల్ల మా కుటుంబం అంత బతుకుతూ ఉంది ఇంకేం లేదండి ఓకేనా ఇంకా చెప్పాలండి మీ స్కిల్స్ ఇంకా ఏమైనా ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గురించి కానీ గవర్నమెంట్ బాగుందా లేదా చెప్పండి

ఓకే అండి థ్యాంక్ యూ